మనం సైన్స్ విషయంలో అనేక విషయాలను తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అనేది సైన్స్ అనేది తెలియని వాటిని నిరంతరం అన్వేషించడం వలన అంతరిక్షం యొక్క విస్తాస్తరత నుండి మానవ మెదడు యొక్క రహస్యాల వరకు కనుక్కోవడానికి లేదా కనుగొనడానికి ఎల్లప్పుడు కొత్తగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం కూడా అని చెప్పుకోవచ్చు మరియు సంచలనాత్మక జ్ఞానాన్ని అది తెలుసుకోవడానికి మన సామర్థ్యం బాగా పెంచుకోవచ్చు అంతే కాకుండా సైన్స్ మరియు టెక్నాలజీ అన్ని సవాళ్ళకు పరిష్కారాలను కనుగొనడమే కదా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడం స్థిరమైన శక్తి వనరులను సృష్టించడం లేదా వాటికి కమ్యూనికేషన్ సాధనాలను మెరుగుపరచడం వంటివి చేసినా ఈ యొక్క సైన్స్ రంగాల పురోగతి యొక్క భావాన్ని మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపే సామర్థ్యాన్ని కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అందిస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నొవేషన్ కోసం నిరంతరం పుష్ అద్భుతమైన వస్తువుల సృష్టికి దారితీస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోబోటిక్ సర్జరీలు లేదా మీరు తీసుకెళ్ళే స్మార్ట్ ఫోన్ గురించి కూడా ఆలోచింప చేస్తుంది అవి ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ పురోగతులు మన ఊహలను సంగ్రహిస్తాయి మరియు భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని చూపుతాయి ఎందుకంటే అవి మన ఊహలకు అందనవి అతిచిన్న ఉప ఉప పరమాణు కణాలనుండి గొప్ప గెలాక్సీల వరకు మన చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్ధం చేసుకోవడంలో సైన్స్ మనకు చాలా సహాయపడుతుంది ఇది మనకు జ్ఞానాన్ని అందిస్తుంది ఆ జ్ఞానం మనకు కాస్మోస్లో స్థానం యొక్క భావాన్ని ఇస్తుంది మరియు సహజ ప్రపంచం పట్ల లోతైన ప్రశంసలను అది ఎంతగానో పెంపోస్తు పెంపొందిస్తుందని చెప్పవచ్చు మనం సైన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మన వేలి కొనలకు సమాచారం యొక్క విస్తారమైన లైబ్రరీ వెబ్సైట్లు విద్య వీడియోలు మరియు ఆన్లైన్ కోర్సులు గొప్ప ప్రారంభ స్థానం కావచ్చు శాస్త్రీయ పత్రికలు లేదా ప్రసిద్ధ సైన్స్ వార్తల వెబ్సైట్ వెబ్సైట్ల వంటి విశ్వసనీయ మూలాలు అనేది చాలా కీలకం అనుభవశ్యుడు స్నేహపూర్వక పరిచయాల నుండి నిర్దిష్ట అంశాల యొక్క లోతైన అన్వేషణ వరకు అన్ని స్థాయిలకు అందించే సైన్స్ పుస్తకాలు మరియు మ్యాగజైన్ల సంపద అనేది ఉంటుంది ఇంటరాక్టివ్ ఎక్సిబిట్లు ప్రదర్శనలు మరియు వర్క్షాప్లు సైన్స్ని సరదాగా మరియు ఆకర్షణీయంగా జీవం పోస్తున్నాయి అనేక అధిక నాణ్యత డాక్యుమెంటరీలు మరియు విద్యా కార్యక్రమాలు వివిధ శాస్త్రీయ అంశాలకు సంబంధించినవి అవి మనం నేర్చుకునేందుకు దృశ్యమానమైనటువంటి మరియు ఆకర్షనీయమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తున్నాయి లేదా అందిస్తాయి ఈ ప్రాజెక్ట్లు ప్రజలను నిజమైన శాస్త్రీయ పరిశోధనలో పాల్గొనడానికి అనుమతిస్తూ ఉన్నాయి డేటా సేకరణ మరియు ఆవిష్కరణకు దోహదం చేస్తున్నాయి అనేక విశ్వవిద్యాలయాలు మరియు సైన్స్ సంస్థలు బహిరంగ ఉపన్యాసాలు లేదా వాటి యొక్క చర్చలను నెరవేరుస్తూ ఉంటాయి ఇక్కడ మీరు లేదా మనము వాటియొక్క పరిశోధన గురించి నిపుణుల నుండి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు వాటి గురించి వినవచ్చు వాటిని చూడవచ్చు కూడా